ఆవు పేడను నీటిలో కలిపి వాకిట్లో చల్లడం వెనుక ఉన్న కారణం ఏమిటంటే మన ఇంటిలోకి ఎలాంటి అనారోగ్యము రాకుండా క్రిమికీటకాలను రాకుండా నిరోధిస్తుంది ఇంటి ముందు ఆవు పేడని నీటిలో కలిపి కళ్ళాపి వేస్తారు ఇలా ఆవుపేడను నేలపై పూయటం వల్ల కీటకాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఆవు పేడ వల్ల అనారోగ్యాన్ని తొలగిస్తుంది అని నమ్ముతారు మన పూర్వకాలం నుంచి ఈ ఆవు పేడని కళ్ళాపి వేయటానికి వాడతారు దక్షిణ భారతదేశంలో నివాస ప్రాంగణాలను శుభ్రం చేయడానికి పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు ఈ ఆవుపేడని నీటిలో కలిపి వాకిట్లో చల్లడంగా ఉపయోగిస్తూ ఉంటారు